ఇరవై మూడు జనవరి పద్ధెనిమిది వందల అరవై రెండు పద్నాలుగు ఫిబ్రవరి పంతొమ్మిది వందల యాభై ఆరు ఇరవై ఆరు మార్చ్ రెండు వేలు నాలుగు ఏప్రిల్ రెండు వేల పన్నెండు పది మే రెండువేల తొమ్మిది